మా ఊరి పేరు యాండ్రవారి పాలెం ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోను ఇరగవరం అనే మండలంలో ఉండే ఇరగవరం పక్కన ఉండే ఒక చిన్న పల్లెటూరు ఈ పల్లెటూరులో ఒక వంద గడపలు మాత్రమే ఉంటాయి అది చాలా చిన్న పల్లెటూరు కానీ ఎంతో అందంగా ఉంటుంది చుట్టు బోలెడు పంట పొలాలు ఉంటాయి అక్కడ ఎంతో పచ్చగా ఉంటుంది నాకు మా ఊరంటే ఎంతో ఇష్టం అక్కడ మాకు బోలెడు మంది చుట్టాలు ఉన్నారు అందరూ పిన్నులు బాబాయిలు అక్కలు తమ్ముళ్ళు సాయంత్రం నాలుగు గంటలు అయితే నేను మా ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఆడుకునేవాడిని ఆ ఆడుకోవడం వల్ల నాకు ఎంతో శక్తి వచ్చేది సాయంత్రం పూట ఎండలో తిరగడం వల్ల బాడీకి విటమిన్ డి అనేది దొరికేది దాని ద్వారా నా ఎముకలు ఎంతో శక్తివంతంగా మారాయి ఇప్పటికి కూడా నేను చాలా శక్తివంతుడిగా ఉంటాను నా వయసు నలభై ఏడు అయినప్పటికీ చిన్నప్పుడు నేను అలా చేయడం ద్వారా నాకు ఎంతో బలంగా ఉంటాను ఇంకా ఆ ఊరిలో ఎన్నో పంట పొలాలు పచ్చగా ఉంటాయి సాయంత్రం మాట్లు రోడ్లమీద అలా నడుస్తూ ఉంటే ఆ ఆ చల్లటి గాలి అలా తగులుతూ ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది